అనువాద అనుభవం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే ప్రతీ భాషలోని భావాలను భావోద్వేగాలను సందర్భాన్ని సరిగ్గా అందిపుచ్చుకోవడం ముఖ్యం అనుభవంలో కొన్ని ముఖ్యమైన విషయాలు సందర్భాన్ని అర్థం చేసుకోవడం భాషా శైలి సాహిత్య మరియు సాంస్కృతిక ప్రభావం సాంకేతిక అనువాదం ఒకప్పుడు ఖచ్చితత్వాన్ని అనువదించే ప్రయత్నం చేశాను అప్పుడు వాక్యనిర్మాణం కంటే భావోద్వేగాలను కొనసాగించడం ముఖ్యమైన తెలిసింది కొన్ని పదాలను మేరుగా అనువదించలేం వాటికి సరైన ప్రత్యామ్నాయాలను వెతకాలి